హలో సార్ నేను శ్రీశైలం వెళ్ళాలని ఒక కార్ ట్యాక్సీని బుక్ చేసుకున్నాను దాని వల్ల మాకు ఎలాంటి మన్ ఎలాంటి ఇది లేకుండా మంచిగా సాఫీగా మా ప్రయాణం సాగింది ఎలా అంటే మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు అహోబిలం వెళ్ళాము అక్కడి నుంచి టిఫిన్ చేసాము తర్వాత ఎక్కడ వీలు ఉంటే ఆడ మాకు ఆ కార్ ట్యాక్సీ డ్రైవరు మాకు ఆ కార్ను ఆపి మేం టిఫిన్ చేసేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ ఎక్కడైనా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆయన చాల మాకు సహకరించాడు తర్వాత అహోబిలం నుంచి యాగంటి వెళ్ళాము అక్కడ కూడా మేం మా పిల్లలతో చాల ఎంజాయ్ చేసాము తర్వాత వచ్చేసి మహానంది కూడా వెళ్ళాము అక్కడ కూడా నైట్ అయినా కానీ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళటానికి ఆయన చాలా కృషి చేసారు అలాగే తర్వాత వచ్చేసి శ్రీశైలం వెళ్ళి అక్కడ స్వామి వారిని దర్శించుకుని తర్వాత వచ్చేసి శ్రీశైలం డ్యామ్ దగ్గర కూడా వెళ్ళగలిగాము తర్వాత వచ్చేసి ఈ ప్రయాణాన్ని అంత కూడా మేము ఒకటిన్నర రోజులో రెండు రో ఒకటిన్నర రోజులో మేము చూపించి మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు అందుకని ఈ సంవత్సరం కూడా మళ్ళా మేము హైడ్రాబ్యాడ్ కానీ తిరుపతి కానీ వెళ్ళాలనుకుంటున్నాము దానికి సంబంధించి ఆ కార్ ట్యాక్సీని మేము పిలిపించుకొని వెళ్ళాలని అనుకుంటున్నాము